బెంగళూరులోనే బీ టీ ఎం లేఅవుట్లో కర్ణాటక అంతటా సాధారణమైన క్రికెట్ ఫుట్బాల్ మరియు బాస్కెట్బాల్ వంటి ప్రసిద్ధ ఆటలు ఉన్నాయి అయితే గిల్లీదండ మరియు ఖోఖో వంటి సాంప్రదాయ ఆటలు కూడా ఆడతారు అయితే గ్రామీణ ప్రాంతాలలో వాటి ప్రజాదరణ ఎక్కువ ఉండవచ్చు